చంద్ర గారు మీ గురించి చెప్పండి నా పేరు చంద్రబాబు సన్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం తిరువణుప్పు గ్రామపంచాయతీ తిరువణుప్పులో పుట్టాను పెరిగాను పంతొమిది వందల ఎనభై ఏడులో పుట్టాను నేను నా నా వ్యక్తిగత జీవితంలో చా ఎన్నోసార్లు స్పోర్టివ్గా తీసుకున్నాను మా చిన్నప్పటి నుంచి మా ఊర్లోనే గ్రామంలోనే పెరిగాను ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మాది పేద కుటుంబం స మా నాయన పేరొచ్చి బాలసుబ్రహ్మణ్యం మా అమ్మ పేరు మల్లిక నాకు ఇద్దరు సిస్టర్లున్నారు ఆల్లకి ఇద్దరు సిస్టర్లకీ మ్యరేజ్ అయ్యింది నా గురించి చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను కార్పోరేట్ స్కూల్లోనే చదివాను పంతొమిది వందల ఎనభై ఏడులో నేను పుట్టి పెరిగింది మా సోయగ్రామం తిరువణుగుప్ప నేను రెండువేల మూడులో నేను సిక్త్ క్లాస్ చదివేటప్పుడు చాలా స్పోర్టీవ్గా తీసుకున్నాను స్పోర్ట్స్ కానీ చా ఫ్రెండ్స్లో తిరగడం మాట్లాడటం జరిగింది రెండువేల ఆరులో నేను డిగ్రీ చదివేటప్పుడు బీకాం బీఎస్సీ సైన్స్ తీసుకుని నేను బాగా చదువుకున్నాను మా ఫ్రెండ్స్లో అంతా చాలా పాజిటివ్గా తీసుకున్నారు మాట్లాడటం ఆ వ్యక్తిగతంగా వాళ్ళు కలిసి చెప్పటం ఏదన్నా సమస్యలున్నా వాల్లతో చెప్పటం చాలా జరిగింది నేను డిగ్రీలో చాలా ఎంజాయ్ చేసాను నా ఫ్రెండ్స్తో మా ఫ్రెండ్స్ మంచివాళ్ళే సరే వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా ఆర్ధికసాయం కొద్దిగా చేసారు మా ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్లు ఆ సునీల్ దినకరు మణి చ చర చె చె చెప్పాలంటే అనేకమంది ఉన్నారు మా ఫ్రెండ్స్లో సో నాకు సహాయం చేసారు సరే ఓకే నేను డిగ్రీ రెండు ఇయర్ల తొమ్మిది కంప్లీట్ చేసుకుని ఇంకో టూ ఇయర్సు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో నేను ఒక ఆఫీసులో పనికి వెళ్ళాను ఆన్లైన్ ప్రోజెక్ట్ వరకే కంపెనీలో జాయిన్ అయినాను చక్కగా టూ ఇయర్స్ తర్వాత నేను బాగా అక్కడ వర్క్ నేర్చుకుని కొద్దిగా నేను ఇంప్రూవ్ అయ్యాను చేసిన తర్వాత మళ్ళీ నేను చదవాలనుకున్నాను అదీ ఎంబీఏ మరి చదవాలనుకుని నేను ఐసెట్ రాసాను ఐసెట్ రాసినప్పుడు నాకు చా ర్యాంక్ వచ్చింది చాలా సంతోషంగా నాకు ఫ్రీ సీట్ వచ్చింది ప్రైవేట్ కాలేజీలోనే ఫ్రీగా చదువుకున్నాను రెండువేల పద్నాలుగులో జాయిన్ అయినాను ఎంబీఏ పద్నాలుగులో జాయిన్ అయిన తరవాత రెండువేల పదహారు టూ ఇయర్సు పదహారు కంప్లీట్ చేసుకున్నాను పదహారు టూ ఇయర్సు నేను బాగా చదువుకుని బాగా మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయినాను ఓకే ఆ పాస్ అయిన తరవాత కాలేజ్ నుంచి మంచిపేరు తెచ్చుకున్నాను ఆ ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసాం అక్కడ బీచ్కి వెళ్ళడం ఇంట్రోపరంగా వెళ్ళడం జాబ్ లొకేషన్లో చాలా ఆ అన్నిచోట్ల నేను వ్యక్తిగతంగా చేసాను మళ్ళీ చెన్నై ఒక వ్యక్తిగత సంఘటన జరిగింది రెండువేల పదిహేడులో పదారులో నేను చెన్నైలో ఒక వేనుంబాగు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ నాకు ఒక చిన్న ఇంటి జ చిన్న సంఘటన జరిగింది ఇంటర్వ్యూ అయితే నాట్ క్వాలిఫై అయినాను అది బాధాకరమైన విషయం అంటే అప్పుడు హెల్త్ ప్రోబ్లమ్ వల్ల నేను ఇంటర్వ్యూ సరిగా స్పేసు ఫేస్ ఫేస్ చేయలేకపోయినాను సో నాకు ఆ విధంగా జరిగింది నాకు ఆ వ్యక్తి అప్పుడు నాకు చాలా మనోభావం కలిగింది ఈ విధంగా ఇంటర్వ్యూలో ఈ విధంగా పార్టిసిపేట్ బాగా చేయలేకపోయినాను బాగా ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయినాను మళ్ళీ ఇంకొక సరే ఇంక నా వ్యక్తిగత కోల్పోకుండా మళ్ళీ బాగా ప్రిపేర్ అయ్యి బాగా ఇంకొక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా బాగా ఇంప్రూవ్ అయ్యింది ఒక జాబ్ వచ్చింది చాలా సంతోషంగా ఉండింది అప్పుడు తెలిసి నాకు జరిగినంత వరకు చేసిన ఎక్స్పీరియన్స్గా ఉండింది బట్ రెండువేల పదిహేడులో నాకు మ్యారేజ్ జరిగింది రెండువేల పదిహేడులో జరిగిన తర్వాత మళ్ళీ ఇంక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు నా లైఫ్ గురించి అడుగుతూ ఉండింది సో మంచి లైఫ్ ఇక బ్యూటిఫుల్ లైఫ్గా ఉండింది సో నాకు సంతోషంగా ఉండింది మా లైఫ్లో ఏ విధంగా ఎప్పుడూ జరిగిన ఒక సంఘటన జరిగింది మాకు ఒక డాటర్ ఒక సన్ ఉన్నారు వాల్ల దగ్గర ఇప్పుడు నేను ఎంజాయ్తో ఉన్నాను మా మదర్ ఉన్నారు మా ఫాదర్ ఉన్నారు వ్యక్తిగత జీవితంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ప్రజెంటు నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను అది ప్రైవేటుగా సరే ఓకే అది ఎంత వచ్చినా శాలరీ ఎమౌంటు కుటూంబానికి సరిపోతూ ఉంది నా లైఫ్లో చాలాసార్లు సంఘటన జరిగింది బట్ నా ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాప్పీగా హ్యాప్పీగా ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళంతా నాకు చాలా హెల్ప్ చేసారు కాబట్టి నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు కూడా హ్యాప్పీగా ఉన్నాను ఇంక ఆ నాకు లైఫ్లో ఒకే ఒక సంఘటన జరిగింది తిరుపతిలో పని చేసేటప్పుడు బైక్లో వెళ్తుంటే అక్కడ హోటల్లో స్టే చేసినప్పుడు మనీ లేకుండా పోయింది బట్ మా ఫ్రెండ్స్ వాళ్ళంతా నా పర్స్ పోయింది నా మొబైల్ పోయింది బట్ నా ఫ్రెండ్స్ వేరే మొబైల్ తీస్కుని ఫోన్ చేస్తే వెంటనే స్పందించి అక్కడ ఉన్న చోటకి వచ్చి నాకు చాలా హెల్ప్గా హెల్ప్గా అయినారు అది సంతోషకరంగా విషయం సో నాకు ఎప్ ఏదైనా జరిగినప్పుడు ఏదన్నా త తలుచుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ ముందుగుంటారు కాబట్టి నా లైఫ్లో చాలా సంతోషంగా ఉంది సో నా లైఫ్లో ఒకే ఒక తీస్కుంటే ఒక సంఘటన జరిగింది సంతోషకరంగా మేము కాలేజ్ చదివేటప్పుడు స్పోర్ట్స్ వెళ్ళినాము స్పోర్ట్స్ అంటే అప్పుడు టోర్నమెంట్ జరిగింది అప్పుడు నేను వెళ్లి అక్కడా మా ఫ్రెండ్స్తో ఆటలాడేటప్పుడు బాగా ఫస్ట్ ప్రైజ్గా వచ్చింది అది సంతోషంగా ఉంది మా ఫ్రెండ్స్తో అప్పుడు స్పోర్ట్స్గా తీసుకుంటే నేను బాగా ఆడతూ ఉన్నాను స్పోర్ట్స్ అయితే నాకు ప్రాణం ఇష్టం నేను మంచి స బ్యాట్స్మెన్నే బట్ నేను గొప్పగా చెప్పుకోలేను స్ మా ఫ్రెండ్సోల్లంతా చా బాగా గొప్పగా చెప్పుకుంటారు చంద్రాబాబయితే బౌలింగ్ కానీ బ్యాట్స్మెన్నే బాగా ఆడతాడు ఆ రకంగా జరిగింది కాలేజ్లో ఇంకొకటొచ్చి ఆఫీస్లో ఒక స్పోర్ట్స్గా పెట్టారు అప్పుడు వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్గా గా గెలుపొందాను అప్పుడు ఒక ఒక బహుమతిగా ఇచ్చారు మనీ రూపంగానే ఇచ్చారు సరే సంతోషం ఉండింది బట్ ఈ విధంగా చాలా లైఫ్లో జరిగింది ఒక సంఘటన జరిగింది ఆ చిన్నప్పులో నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు మా వాళ్ళంతా టేన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు జాలీగా కలుసుకుని జాలీగా వెళ్ళే వాళ్ళము అప్పుడు నాకు చ స్టడీ అంటే ఇంట్రస్ట్ లేదు మా ఫ్రెండ్స్ అంతా ప్రొత్సహించడం వల్ల బాగా చదివాను బాగా ఎదిగాను మా బాగా చదువుకుని బాగా పాస్ అయినా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ వల్ల ఉంటుంది మా పేరెంట్స్ వల్ల ఉంటుంది అలవాట్లు కానీ ఏ అలవాట్లు లేవు మా ఫ్రెండ్స్ వాళ్ళంతా మంచి హేబిట్లో ఉన్నా మంచి హేబిట్లో మంచిగా ఏ అలవాటు లేదు తాగుడుగానీ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఏ అలవాటు లేదు కాబట్టి హెల్దీగా ఉన్నాను ఇప్పుడు నాతో ఇప్పుడు నా జరిగింది స ఓకే ఫ్యామిలీ పరంగా తీసుకుంటే చాలా ఆర్ధిక సా ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉంది బట్ నాకు ఏ విధంగా సహాయపడాలంటే నా ఫ్రెండ్స్ ముందుగా ఉంటారు కాబట్టి నైతిక జీవితంలో చాలా జరిగింది ఇంకో సంఘటన జరిగింది చిన్నప్పులో మేము బయట బయట పిక్నిక్కి వెళ్ళాం కాబట్టి అక్కడ ఒక సంతోషకరంగా జరిగింది సో అక్కడా అక్కడ బీచ్కి వెళ్ళటం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం చాలా జరిగింది అక్కడా మేమంతా ఆ బీచ్లో ఎంజాయ్ చేసాం కాబట్టి ఇంకా ఫోటోస్ కాని అక్కడ సింగింగ్ కానీ చాలా ఫ కుకింగ్ కానీ చాలా ఇంట్రస్టంగా చాలా చేసుకుని బాగా ఎంజాయ్ చేసాం లైఫ్లో సో ఓకే ఇంకొకటొచ్చి మా పంచాయితీలోనే మా గ్రామంలోనే ఒక పేదరి కుటుంబంలోనే కలిసాను అతని చాలా హెల్ప్గా చేసాను ఒక నడవలేని ఒక ఒక తాతని నేను ఒక ఒక ఆకలితో ఉన్నాడప్పుడు ఆయనకి ఏదో ఒక చదువుకునేడప్పుడు హెల్ప్ చేసాను చాలా అది ఒక సంతోషంకరమైన విషయం నాలైఫ్లో చాలా విషయం జరిగింది అందువల్ల నేను ఇప్పుడు నేను ఏ బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా నాకు ఆదుకునే వాళ్ళు ప్రజలు ఉన్నారు నేను చదివేటప్పుడు కూడా సరే నేను చాలామందికి హెల్ప్ చేసాను కాబట్టి నా నిత్య జీవితంలో చాలా అనేక సార్లు నాకు ఇబ్బందికరంగా ఉన్నా చాలా మోటివ్గా స్పోర్టివ్గా తీసుకుని ముందుకి వెళ్ళాను ఇప్పుడు మ్యారేజ్ అయ్యేవల్ల మా లైఫు ఇంకా బ్యూటిఫుల్ లైఫ్గా ఉంది ఆ మా వైఫ్ మా సన్ మా డాటర్ మా మదర్ అండ్ ఫాదర్ చాలా హ్యాపీగా ఉన్నాము అదైతే నేను ఎవరికీ ద్రోహం చెయ్యలేదు ఎవరికీ నేను ఏ అన్యాయం చెయ్యలేదు కాబట్టి దేవుడు నన్ను చాలా హ్యాపీగా హ్యాప్పీగా ఉన్నాను సో నేను ఇంక ఇంక లైఫ్లో ముందుకి వెళ్ళాలన్నా నన్నా ఏదన్నా స్పోర్టివ్గా తీసుకోవాలన్నా నాకు చాలా నేను ముందుకి వెళ్తాను నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది నేను స టూ థౌజండ్ సిక్స్ చదివేటప్పుడు టూ థౌజండ్ సి సిక్స్ చదివేటప్పుడు ఒక టోర్నమెంట్ లాగగా కండక్ట్ చేసారు ఆ కండక్ట్లో నేను వాలీబాలీగా ఎంపికయ్యాను వాలీబాల్ అండ్ క్రికెట్ రెండు ఎంపికయ్యాను కాబట్టి నేను చాలా మోటివ్గా ఆ ఫ్రెం ఫ్రెండ్స్ మోటివ్ చేసారు కాబట్టి నేను బాగా ఆడగలిగినాను సో అందువల్ల నేను ఇంక నేను బాగా స్కోరింగ్గానీ బాగా గేమ్స్ గానీ పార్టిసిపేట్ చేసి మా ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా మోటివేట్ చేసారు కాబట్టి నేను చాలా స్పోర్టివ్గా తీసుకుని బాగా నెగ్గినా ఫస్ట్ ప్రైజు బాగా హ్యాపీగా ఉండింది ఇంకొకటి సంఘటన జరిగింది టూ థౌజండ్ లెవెన్లో ఫోర్టీన్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మా ఫ్రెండ్కి సో అప్పుడు నేను మా ఫ్రెండ్కి ఫోన్ చెయ్యడం వల్ల వెంటనే ఈవిధంగా నేను ఈవిధంగా యాక్సిడెంట్ అయినా రా ఫలానా చోట్లో ఉన్నా అని చెప్పినాడు వెంటనే స్పందించి లొకేషన్ పంపీరా నేను కలుసుకుని నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పినాను ఆవిధంగా జరిగింది వెంటనే ఫోన్ చేసి మాయ మా వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వచ్చి వాడ్ని కాపాడాను కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా హ్యాప్పీగా ఒక ఫ్రెండ్స్ ని సేవ్ చేసాను కాబట్టి నాకు సంతోషంగా ఉండింది నా లైఫ్లో మరవ మరపురాని సంఘటన సన్నివేశం జరిగింది సో ఆ చిన్నప్పున్నించి ఇంతవరకు చాలా మోటివ్గా చూసుకున్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ హ్యాపీగా ఉన్నాము సో మా లైఫ్లో జరిగిన చిన్నప్పున్నించి ఎక్కువ చెప్పరానికి సో వర్క్ నాకు షాట్ టైం కాబట్టి నేను కొద్దిగా తక్కువ సమయంలో ఈ విధంగా నా మోటివేషను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ నా నైతికత కానీ జరగడం జరుగుతుం నా చెప్పడం జరుగుతుంది సో ఇక చిన్న విషయం అంటే నెక్స్టు టు వన్ ఇయర్ తర్వాత ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాయబోయే సమయానికి